ప్రేక్షకులలో భావాలను రేకెత్తించటానికి నృత్యానికి ఎలాంటి శక్తి ఉన్నదో మీకు చెప్పాలిఅనుకుంటున్నాను ఒక కథను మనము వివరించాలి అంటే నోటి మాటతో చెప్పడం కాదు ఇంకా నృత్య రూపంలో కూడా చూపించవచ్చు అది నృత్యులకు మాత్రమే సాధ్యం ఆ నృత్యం ప్రదర్శించే వాళ్ళు వాళ్ళ తల వెంట్రుకల నుంచి అరికాళ్ళ వరకు వాళ్ళు వేసే వస్త్రధారణ ఇంకా వారి చూపులు ఇంకా వారి ము ముఖకాంతి ఇంకా వాళ్ళు పెడుతున్న ఎక్స్ప్రెషన్స్ బట్టి మనము వాళ్ళు ఏమి చెప్పాలి అనుకుంటున్నారో వారి భావాలను వారు చెప్పాలి అనుకుంటున్న భాషను నృత్య రూపంలో వారు మనకు వివరిస్తారు దానికున్న శక్తి ఎంతో గొప్పది వారి భావాలను మనకి తెలపడానికి ఇంకా ఇంకా వాళ్ళు చేయాలి అనుకునే నృత్యాన్ని కూడా మనకు ఎంతో వివరంగా చూపిస్తారు దీని ద్వారా మనము ఎంతో ఆనందంగా ఉల్లాసంగా వారు చెప్పాలి అనుకునేది మనకు వివరంగా చెప్తారు దీని బట్టి దీని బట్టి నృత్యానికి ఎంత శక్తి ఉన్నదో మనము తెలుసుకోవచ్చు ప్రజలలో ఆ భావలను ఇంకా రేకిత్తించడానికి నృత్యానికి గొప్ప శక్తి అయితే ఉన్నది ఉదాహరణకు కూచిపూడి భరతనాట్యం కథాకళి ఇలాంటి కొన్ని విది విధమైన కళలు ఎన్నో ఉన్నాయి ఈ కళలన్నీ వివరించడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది దీనితో మనము నృత్యానికి ఎంత శక్తి ఉన్నదో వారు చెప్పాలి అనుకునే బావన భావనను మనము తెలుసుకోవచ్చు